మాది మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మణుగూరు మండలం మా దగ్గర రెండు థియేటర్లు ఉంటాయి సినిమా థియేటర్లు ఒకటేమో సీతారామ థియేటరు ఇంకోటేమో సత్య భాస్కర థియేటరు నేను ఎక్కువగా భాస్కర్ థియేటర్లోకి వెళ్తాను లాస్ట్ టైము నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాకి వెళ్ళాను శ్యామ్ సింగరాయ్ అంటే మన నాని సాయి పల్లవి క్రితి శెట్టితో వచ్చిన ఆ మూవీ అది ఎంతో బాగా నాకు ఆకట్టుకుంది అది నేను నా నా తమ్ముడు ఇంకా నా ఫ్రెండ్స్ హోమిస్తో రిలేటివ్స్తో వెళ్ళాను అది ఎంతో ఆకట్టుకుంది నాకు ఆ సినిమా నాని గారు ఆ యాక్షన్లు ఆ ఫైటింగ్ సీన్స్ మా దగ్గర సినిమా థియేటర్లు ఆ రెండే కానీ ఆ థియేటర్లో వచ్చిన సినిమాలో అది చాలా బాగుండేది సినిమాలు చూడటము నాకు తరచుగా ఇష్టము నాకు సినిమాలంటే చాలా ఆకర్షణీయంగా ఉండేది బాగా సినిమాలు పిచ్చెక్కువగా ఉండేది సినిమాలు అంటే సినిమా నాకు వెళ్ళాలి అనే ఆశ కూడా ఉండేది యాక్టింగ్ పైన చాలా మక్కువ చాలా ఇంట్రెస్ట్ ఉండేది మీ ప్రాంతంలో ఏ సినిమాకైనా హాల్కి వెళ్ళారో లేదో కానీ కొత్త కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాల నుండి మనం ప్రేరేపించి మనము కూడా సినిమాలకి వెళ్ళి ఒక హీరో నుండి కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవ్వాలి ఫాలో అయ్యి మనము కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించే విధంగా ఉండి సినిమాలు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో పాటు సరదాగా వెళ్ళి కాలేజీలో క్లాసులు బంక్ కొట్టి సరదాగా వెళ్ళడం చాలా మంచిది తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత జీవితంలో నీకు అంటూ కొన్ని మెమోరీస్ ఉంటాయి ఆ మెమోరీస్ అనేవి చూసుకొని నీకు నువ్వుగా నవ్వుకుంటావు నువ్వు కష్టపడి చదివినవన్నీ నీకు ఏమి గుర్తు రావు కానీ కొన్ని రోజులు ఫ్రెండ్స్తో కాలేజీలు బంక్ కొట్టి సినిమాకు వెళ్ళే రోజులు మాత్రమే గుర్తుంటాయి ఇక్కడో సీటు కొట్టాం అక్కడో ఏదో కారెకరాకుంటా ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళి చాలా సరదాగా చిల్లర్లుగా చేసినప్పుడు అవెన్నో మధుర తీపి జ్ఞాపకాలన్నీ ఒక వయసు అయిన తర్వాత గుర్తుకు వస్తాయి సినిమాల్లో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు చాలా వచ్చేసాయి సినిమా చాలా డెవలప్ అయిపోతోంది చాలా సాంప్రదాయం నుండి వెస్టర్న్ కల్చర్కు మారిపోతూ ఉంది సినిమాలలో చాలా చెడును మంచి అలాగనే చాలా ఉన్నాయి సినిమాల్లో చూసి కూడా చాలా మనం నేర్చుకోవచ్చు అలాగనే నేను నా స్నేహితులతో వరంగల్లో ఉన్నప్పుడు టైటానిక్ సినిమాకి వెళ్ళాను దాని తర్వాత మళ్ళి అవతార్ సినిమాకి వెళ్ళాను అక్కడ ఎంతో ఆకట్టు నియంగా ఉన్న ఆ సినిమాను చూసాను నేను మిడ్ నైట్ షోకి వెళ్ళాము వెళ్ళి రిటర్న్లో మళ్ళి తిరిగి మా హాస్టల్కు వస్తున్న సందర్భంలో వచ్చేసాము ఆ చలిలో వచ్చాము వచ్చిన తర్వాత హాస్టల్లో నా ఫోన్ పగలు కొట్టుకున్నాను ఫోన్ పగలు కొట్టుకున్న తర్వాత మళ్ళి రెండు మూడు నెలలకే నేను మళ్ళి కొత్త ఫోన్ తీసుకున్నాను అలాగా సినిమాలకే బాగా తరచుగా వెళ్ళే వాళ్ళం మేము